నేను బెంగళూరు నుంచి చెన్నైకి ట్రైన్లో వెళదాము అనుకుంటున్నాను ఏ ట్రైన్ ఏ టైమ్కి ట్రైన్స్ ఉన్నాయి ఓకే దానికి ఛార్జ్ ఎంత ఓకే ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది అది ట్రైన్ ఓకే ధన్యవాదాలు